మనం ఎప్పుడన్నా ప్రయాణం చేసినప్పుడే నేను బయట హోటల్లో తినడానికనేది ఇష్టపడతూ ఉంటాను అంటే బయట హోటల్లో కానీ డాబాల్లో కానీ ఎందుకంటే ఎక్కువ మనం ఇంటి దగ్గర తింటేనే కొంచెం ఆరోగ్యంగా ఉంటామని నేను ఎక్కువగా భావిస్తాను కానీ అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బంధువులతో కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి మనం అలాంటి రెస్టారెంట్లకి కానీ లేకపోతే డాబాలకి కాని వెళ్తూ ఉంటాము మనం చెప్పాలంటే మా మా ప్రాంతంలో మాది హైవే పక్కన కాబట్టి మా హైవే పక్కన ఉంటుంది మా ఊరు ఏలూరు దగ్గరలో కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే హోటల్లో తినడానికి ఎక్కువగా ఇష్టపడేవేంటంటే పెసరట్టు లేకపోతే మా మా ఊరి దగ్గరలో కొన్ని పెట్టారు హోటల్స్లో ఏంటంటే మనం టిఫిన్లు చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి మా మా ప్రాంతంలో దగ్గరలో కొంచెం జీకే అన్లిమిటెడ్ టిఫిన్స్ అని పెట్టారు అక్కడా కోనసీమ రుచులు చాలా ఎక్కువగా వచ్చేలాగా ఐటమ్స్ అనేవి పెట్టారు ఉదాహరణకి చెప్పాలంటే పొట్టిక్కలు లేకపోతే మిల్లెట్సు ఇడ్లీ లేకపోతే విటమిన్ ఇడ్లీ ఇంకా చెప్పాలంటే చిట్టి పెసరట్లు దిబ్బరొట్టు పానకం ఇలాంటివన్నీ కూడా పెట్టారు కొత్త కొత్త ఐటమ్సు ఇప్పుడు వరకు మా ప్రాంతంలో ఇలాంటివెప్పుడూ ఎవరు పెట్టలేదు నార్మల్గా పూరి ఇడ్లీ బజ్జి ఉంటాయి తప్ప ఇలాంటి మిల్లెట్స్ ఇడ్లీ కానీ పొట్టిక్కలు కానీ చిట్టి పెసరట్లు కానీ లేకపోతే విటమిన్ ఇడ్లీ కానీ మొలకల వడలు కానీ ఇలాంటివి పెట్టలేదు నేను మొట్టమొదటిసారిగా ఇలాంటివన్నీ మా ప్రాంతంలో పెట్టడం చూశాను అలాగే నేను వాటిని టేస్ట్ కూడా చేశాను చాలా బాగున్నాయి వారి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్ర ప్రజలనాకర్షించడానికి కస్టమర్లని అదేవిధంగా వారి బిజినెస్ స్ట్రాటజి కూడా చాలా బాగుంది ఇంకా మనం

లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణం చేసినప్పుడు కానీ డాబాలు ఎందుకు ఫేమస్ అంటే అవి అర్ధరాత్రి మాను వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి అంటే హైవే పక్కన ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇలాంటి డాబాలన్నీ లారీల్లో వెళ్ళేవారు కానీ లేకపోతే సుదూర ప్రాంతాలు ప్రయాణించే బస్సులు కానీ ట్రా అలాంటి చోట్ల ఆపుతూ ఉంటారు డాబాల దగ్గర ఎవరన్నా భోంచేసేవాళ్ళు కానీ లేకపోతే పుల్కాలు పరోటాలు ఇలాంటి తినేవారు ఉంటారు కాబట్టి అలాంటి చోట ఆపడం జరుగుతుంది నేను దాబాల్లో ఎక్కువగా తినేదేంటంటే పుల్కాలు దాంతో పాటు ఒక స్పెషల్ కర్రీ అనేది ఉంటుంది ప్రత్యేకంగా చేస్తారు అది అదేంటంటే మనం చెప్పాల్సిన మొగలియే మొగలీ తో కూడిన ఒక ఐటమ్ ఉంటుంది లేకపోతే పుల్కాల్లోకి కాజు కర్రీ అని లేకపోతే ఆమ్ ఆమ్లేట్లు కూడా వేస్తూ ఉంటారు అక్కడా పుల్కాలతో మనం ఏమంటారు దాన్ని గుడ్డు పుల్టా కూడా ఉంటుంది దాని పేరు కాజు కాజులేసి కూడా చేస్తా ఉంటారు అది మన పుల్కా కర్రీ రేటొచ్చేసరికి ఒక్కోటి ఐదు రూపాయలెంతో పడుతుంది కర్రీ మాత్రం దాదాపు దాదాపు కర్రీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అలా ఉంటుంది వాళ్ళు చేసే కర్రీ చాలా బాగుంటుంది వాళ్ళు ఒక్కక్కరు ఒడిశా నుంచి లేకపోతే మా ఏమంటారు రాజస్థాన్ వాళ్ళు కానీ ఒడిశా వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు పెడుతూ ఉంటారు కదండీ అలాంటి డాబాలు అక్కడ ఉండే రకరకాల ఐటమ్స్ మనకిక్కడ పెడుతూ ఉంటారు అక్కడ చెప్పాలంటే మనం ఒక కర్రీ తీసుకుంటే కనుక చికెన్ కర్రీ కానీ మటన్ కీమా కర్రీ కానీ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళు ఉత్తి కీమా లా వండకుండా ఆకుకూర అనేది వాళ్ళు వేసి మరి వండుతారు ఏదోక ఆకుకూర అదీ గోంగూరయ్యుం గోంగూరయినా అయ్యుండచ్చు తోటకూరయినా అయ్యుండచ్చు ఒక పచ్చని ఫ్లేవర్ అనేది మనకి తగులుతూ ఉంటుంది కూర కూడా చాలా పచ్చగా కనపడుతుంది ముక్కలతో పొక్కులతో పాటు ఆ కూర వచ్చేసి నా నేను తిన్నప్పుడు అదీ రెండు వందల అరవై రూపాయలు తీసుకున్నారు నేను తిన్నది ఏంటంటే మటన్ గోబి మటన్ గోంగూర అంటది అది చాలా బాగుంది కాకపోతే మన ఎక్కువగా తినలేము అక్కడ టేస్ట్ మనం అంతగా నచ్చకపోవచ్చు కొంతమందికి కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ ఎక్కువగా తినలేము ఇంకా మనం ఏం తింటామంటే పరోటాలుంటాయి లేకపోతే ఆలు పరోటాలుంటాయి ఇలా ఇంకా చెప్పాలంటే పరోటాతో చికెన్ చికెన్ పులుసుతో పరోటాలుంటాయి దాబాల్లో ఇలాంటివన్నీ తిన్నాను నేను ఇవన్నీ కూడా నాకు కొన్ని కొన్ని నచ్చకపోయినా కొన్ని కొన్ని చాలా మట్టుకు నచ్చుతూ ఉంటాయి నేను ఎక్కువగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రమే స్నేహితులతో వెళ్ళినప్పుడు మాత్రమే తినడానికి ఇష్టపడతాను అవేంటంటే చెప్పినట్లుగా పుల్కాలు కానీ పరోటాలు కానీ లేకపోతే ఇలాంటి అక్కడ దాబాలో ఉండే స్పెషల్ కర్రీ ఒకటి ఉంటుంది ఆ కర్రీని టేస్ట్ చేయడానికి మేము ఇష్టపడుతూ ఉంటాము